హలో చెప్పండి మేము గైడ్లైన్స్ మీకు ఏ విధంగా సహాయపడగలము ఓకే మా తెలంగాణలో మేము బాగా జరుపుకునే పండగలు దసరా ఇంకా బతుకమ్మ ఇవి బోనాలు ఇవి మూడు కూడా ఎంతో ప్రాధాన్యమైన పండగలు మా తెలంగాణకు ఇక్కడ చాలా బాగా ఇవి జరుపుతారు ఇంకా ఏం కావాలి మీకు ఇంకా జాతరలు మా దగ్గర చాలా బాగా జరుపుతారు ఇంకా వివిధ రకాల పండుగలు ఉగాది సంక్రాంతి ఇంకా దసరా దీపావళి వినాయక చవితి ఇవన్నీ కూడా మొదలుగున పండుగలన్నీ మా తెలంగాణలో మేము జరుపుకుంటాము ప్రతీ నీ బతుకమ్మ పండగకి మేము ఎందుకంత ప్రాధాన్యత ఇస్తాము అంటే బతుకమ్మ పండుగ అందరూ ఆడపిల్లలు కలిసి సాయంకాలం అన్ని రంగుల పూలు తెచ్చి చేస్తారన్నమాట బతుకమ్మ పండుగ ప్రాధాన్యత ఏమిటి అంటే బతుకమ్మ అంటే ఒక ఇంటి ఆడపిల్ల లాగా మేము భావిస్తాము కాబట్టి తెలంగాణలో ఆడపిల్లకి ఎంతైతే గౌరవం ఉందో మేము బతుకమ్మలో చూసుకుంటాము అందుకే దీనికింత ప్రాధాన్యత ఉంది అవును హోలీ కూడా మేము చాలా బాగా జేస్తాము ఎందుకంటే అన్ని రంగులు కలిపి ఆ ఒక్క రోజులో ప్రతీ మనుషులు కూడా రంగు రంగులుగా జీవించాలి మేము భావిస్తాము అందుకే హోలీ పండుగని మేము అంత బాగా జరుపుకుంటాము మేము ఎల్లమ్మ తల్లికి ఎక్కు ఎక్కువగా బోనాలు మేము జరుపుతాము ఎందుకు అంటే ఎల్లమ్మ తల్లికి బోనం అనేది చాలా ఇష్టమైన ఇష్టమైనది అందుకే అమ్మవారికి ప్రసాధానిగా బోనం మేము సమర్పిస్తాము ఇంకా మా మా తెలన్ సరే అండి ధన్యవాదములు